నేను ఈ మధ్య కాలంలో వాషింగ్ మిషన్ తీసుకున్నానండి అయితే వాషింగ్ మిషన్ ఐ ఐఎఫ్బి కంపెనీ నుంచి తీసుకున్నానండి ఆన్లైన్ లో తీసుకున్నాను అదొచ్చేసి ఎయిట్ కేజీ లోడ్ అండి అయితే వాషింగ్ మిషన్ మాత్రం నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది నేను ఎంత ఇది వరకు వాషింగ్ మిషన్ లేనప్పుడు బయటకు వెళ్లి బట్టలు ఉతకడం ఇది అంతా చాలా స్ట్రైన్ గా ఉండేది ఎప్పుడైతే వాషింగ్ మిషన్ అవైలబులిటీ వచ్చిందో అప్పుడు కొంచెం నాకు చాలా ఈజీ అయిపోయింది వర్క్ కూడా నా మిగిలిన వర్క్స్ కూడా నేను ఎక్కువ టైం కేటాయించగలుగుతున్నాను అట్లాగే బట్టలు ఉతకడం కూడా చాలా సులువు అయిపోయింది అంతా సెమి ఆటోమేటెడ్ అది ఆటోమేటిక్ గా మనం ఒక టైం ఫ్రేమ్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా టైం ఫ్రేమ్ లో మొత్తమంతా బట్టలు ఉతకడం అవన్నీ అవే చేసుకుని మనకి డ్రై కూడా చేసి ఇచ్చేస్తుంది అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్ అనేది నేను చాలా మందికి రికమెండ్ చేశాను చేస్తున్నాను కూడా వాషింగ్ మిషను అది ఇంకా అది చాలా మందికి నాకు తెలిసినంత వరకూ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఉపయోగపడే ప్రోడక్ట్ ఏ అది పైగా ఇంట్లో ఒక ఫ్యామిలీ కి సంబంధించి చాలా స్ట్రైన్ తగ్గిచ్చడం అలాగే కొంచెం ప్రోసెస్ ని ఈజీ చేయడం టైం ని సేవ్ చేయడం ఇదంతా చేస్తుంది నాకు తెలిసినంత వరకూ కరెంట్ కూడా చాలా తక్కువగానే తీసుకుంటుంది అని నేను విన్నాను ప్లస్ ఇప్పుడు నేను ఒక వన్ ఒక వన్ మంత్ వాడిన తర్వాత నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇది ఇంకా బాగా అర్ధమవుద్ది అది ఫైవ్ స్టార్ రేటింగ్ తో ఉన్న ఐఎఫ్బి వాషింగ్ మిషన్ అది నేనైతే చాలా బాగా శాటిస్ఫై అయ్యాను నాకైతే ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది